ఈ ఫోటోగ్రాఫీ అన్నది వెనకట ఫోటోగ్రాఫీ కెమరా వాళ్ళ మ్యాన్ దగ్గరకి పోయి ఫోటోస్ రమ్మని అనడం వాళ్ళు తీసాక మళ్ళీ కొన్ని రోజులు అయ్యాకా ఫోటో కడుగు అనడం వాళ్ళ చుట్టూ తిరగడం ఇబ్బందిగా ఉండే ఇప్పుడు మాత్రం ఫోన్ సెల్ఫోన్స్ వచ్చేసరికి ఈ సెల్ఫోన్స్కి మొబైల్కే కెమరా ఉండేసరికి ఈ ఎటూ కార్యక్రమాలు అయినా శుభకార్యాలు అయినా పెళ్ళిళ్ళు అయినా ఫంక్షన్స్ అయినా వెళ్ళే అప్పుడు ఫోను వెంబడి ఉండప్పటికీ ఇగ చేతిలో ఉండేసెళ్ళే సరికి అక్కడ ఫంక్షన్స్ ఫోటోసు ఈ వీడియోసు తీస్తే తేలిక ఉండేసరికి ఈ సెల్ఫోన్స్ బాగా యూస్ అవుతున్నాయి ఈ ఫోన్లు మాట్లాడడానికి ఏదైనా ఈ ఈ వీడియోస్ కెమరా ఫోటోస్ ఏదన్నా మంచి లొకేషన్స్ తీయడానికి ఇంకా ఇ తేలికగా ఉంది ఈ చేతుల్లో ఉండేసరికి ఎటుపోయినా వెంబడి ఫోను మాట్లాడడానికి ఇటు ఫోటోస్ తీసుకోడానికి వీడియోస్ తీసుకోడానికి ఏదన్నా లొకేషన్స్ తీసుకోడానికి మంచి లొకేషన్స్కి వెళ్ళి మంచి ఫోటోసు ఇవన్నీ తీసుకునేసరికి చేతిలో తేలికగా చెయ్యి చేతిలో ఉండేసరికి కెమరా సెల్ ఉండేసరికి ఈ టచ్ ఫోన్ స్మార్ట్ ఫోను తేలికగా ఉంది చేతుల్లో మన వెంబడి ఉంటుంది కాబట్టి ఎటు వెళ్ళినా కానీ ఈ చే సెల్లు తేలికగా ఉంది మాకు